నాకు ఎలాంటి సినిమాలు ఇష్టమంటే ఇప్పుడు యూత్ కి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఇష్టమయ్యేలాగా కొన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టము అనమాట తర్వాత వచ్చేసి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఉంటాయి ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు తీస్తారు కదా మెసేజ్ ఓరియెంటెడ్ గా ఇప్పుడు లంచాలు తీసుకోవడం దాని దాని గురించి తర్వాత వచ్చి సొసైటీ లో జరిగే తప్పుల గురించి ఎంతో చెబుతుంటారు కదా అలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టము నా బా నా కొడుకు ఒక సినిమా చూపించాడు ఒక ఐదు సంవత్సరాలు మందు నేను అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తాను అనమాట హిందీ సినిమా ఒకటి తారే జమీన్ పర్ అని చెప్పేసి ఒక సినిమా చూపించాడు దాంట్లో చిన్న పిల్లవాడు అనమాట చదువుకో చదువు తనకి సరిగ్గా వచ్చేది కాదు వాళ్ల నాన్నగారు వచ్చేసి హాస్టల్ లో జాయిన్ చేయిపిచేస్తాడు అన్నమాట తను తర్వాత ఎలా చదువు రాకుండా స్ట్రగుల్ అవుతాడు దాంట్లో హీరో అమీర్ ఖాన్ను తను టీచర్ గా వస్తాడు ఆ స్కూల్ కి తాను ఎలాగ తనలో ఉండే టాలెంట్ ని బయటకు తెచ్చి తను ఎలా గొప్పవాడు అవుతాడు అనేసి సినిమా స్టోరీ అనమాట దాంట్లో వచ్చేసి తనకి అబ్బాయికి వచ్చి ఒక చిన్న ప్రాబ్లం ఉండేది అనమాట వీని డీగా రాయడము అంటే అక్షరాలన్నీ తనకి కొంచము తలకిందులుగా రాయడం అలవాటు అనమాట అవన్నీ ఎట్లా ఓవర్కం చేసి తర్వాత వచ్చేసి తనకి పెయింటింగ్ లో ఇంట్రెస్ట్ అనమాట తనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాన్నే అమీర్ ఖాన్ హీరో తెలుసుకొని పెయింటింగ్ లో తనని గొప్పవాడిగా రానిచ్చి చదువులో కూడా తనని ఒక మంచి స్థాయిలో తీసుకొని రావడమే అనమాట ఈ సినిమా అదే బ పేరెంట్స్ అదే పే కన్నవాళ్ళకి పిల్లల ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ అని తెలుసుకొని దాని దాని ద్వారా వారిని ప్రోత్సహించాలి చదువు రాలేదని వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదన్న మెసేజ్ ని చెప్పడమే ఈ సినిమా అనమాట ఈ సినిమా పది సంవత్సరాల ముందు చూశాను నా బాబు నా కొడుకు చూపించాడు నా కొడుకు కోడలు చూపించారు ఈ సినిమా నాకైతే చాలా బా నచ్చింది హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు అంతా కూడా చూపిస్తారు నా కొడుకు కోడలు నాకు దాంట్లో నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది తారే జమీన్ పర్ అని చెప్పేసి ఈ సినిమా ఇంకా కూడా నాకు చాలా బాగా ఇష్టము టీవీలో ఎప్పుడైనా వేస్తే చూస్తాను అనమాట